మేము మధ్యాహ్నం భోజనానికి వచ్చి పప్పు అన్నం మామిడి చట్నీ అంటే ఆవకాయ చట్నీ అని కూడా అంటారు పెరుగు నెయ్యి వేసుకొని మధ్యాహ్నం భోజనములోకి వండుకుంటాము అదే రాత్రి భోజనములోకి ఏమి వండుకుంటాం అంటే అన్నము చారు వంకాయ కర్రీ వండుకుంటాము ఎందుకంటే ఇవి రాత్రి పడుకునేముందు ఆహారాన్ని జీర్ణం చేస్తాయి అందుకని మేము అలా వండుకుంటాము మధ్యాహ్నం పెరుగు ఎందుకు తింటారు అంటే రాత్రి తింటే చాలా లావు అవుతారు కాబట్టి ఎక్కువ శాతం మంది మధ్యాహ్నం పెరుగు తింటారు